నేను ఉంటున్న ప్రాంతంలో మా దగ్గరలో ఉన్న మతపరమైన కొన్ని ప్రదేశాలు ఏమిటంటే మా దగ్గరలో లూథరన్ చర్చ్ ఒకటి అలాగే బైబిల్ మిషన్ చర్చ్ ఒకటి అలాగే లిటిల్ ఎవాంజిలికల్ ఫెలోషిప్ అని అదొక చర్చి ఉన్నది ఇలా కొన్ని చర్చలు మా ప్రాంతాల్లో ఉన్నాయి అలాగే కొన్ని హిందూ కి సంబంధించిన కొన్ని గుడిలు కూడా ఉన్నాయి మాకు అత్యంత దగ్గరలో సమీపంలో ఉన్న మతపరమైన ప్రా ప్రాంతాలు కాని ప్రదేశాలు కానీ ఏమిటంటే చర్చిలు అని ఎక్కువగా చెప్పుకోవచ్చు ముందుగా చెప్పినట్టు లూథరన్ చర్చ్ మేము నేనయితే ప్రత్యేకంగా ప్రతిరోజు ఏదో ఒక గంట ఏదో ఒక పని మీద చర్చ్లోకి వెళ్లడం అనేది జరుగుతుంది అక్కడికి వెళ్లి శనివారం అయితే గనక ఆదివారం ప్రార్థనకి దేవుని ఆరాధించడానికి వచ్చే సమయానికి అలా మొత్తం అంతా సిద్ధపాటు చేయడానికి సహాయం చేయడానికి వెళ్తాను అలాగే అక్కడ ఉన్న కుర్చీలు సర్దడం కానీ ఆ కింద ఉన్న చెత్తని ఊడవడం కానీ అలాగే అక్కడ ఉంటాయి కదండి కాళ్ళు కింద వేసుకునే కార్పెట్లు పరుపులు ఇలాంటివన్నీ దులిపి మళ్ళీ అక్కడే వేయడం ఇలాంటి కొన్ని పనులు అనేవి చేయడం అనేది జరుగుతుంది ప్రతి శనివారము అలాగే కొన్నిసార్లు వెళ్లి చర్చ్ బయట ఉన్న మొక్కలకి నీళ్లు పెట్టడము అలాగే మెట్లు వరండా గేటు బయట రోడ్డు ఇలా అన్నీ కడగడం అనేది జరుగుతుంది వారానికి రెండుసార్లు

ఇలా నేను దేవుని దగ్గర అలాగే దేవుని సన్నిధిలో ఆయన కార్యాలు చేయడానికి అలాగే ఆదివారపు ఆరాధన సక్రమంగా జరగటానికి నాకు సాయం తోచినంత సాయం నాకు సాధ్యపడినంత వరకు చేయడానికి నేను ప్రయత్నిస్తాను నేను అప్పుడప్పుడు దేవుడి గుడిలో ప్రార్థన కూడా చేయడానికి ఇష్టపడతాను చర్చిలో ఆదివారం కూర్చోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉండడంతో దేవుడి దగ్గర ఎలా ఉండాలో సమాజంలో ఎలా ఉండాలో ఇలాంటివన్నీ నాకు ఇక్కడ ఒక ప్రాక్టీస్లాగా ఉంటుందని నేను భావిస్తున్నాను